నాకు ఇష్టమైన క్రీడలు వచ్చేసి షటిల్ అంటే చాలా ఇష్టం అది ఆడటానికి ఇష్టపడతాను క్రికెట్ అంటే చాలా ఇష్టం అది చూడటానికే ఇష్టపడతాను ఎక్కువగా ఈ క్రీడలు అంటే నాకు చాలా ఇష్టం